ఐదు సున్నా తొమ్మిది రెండు వేల పదహారు తొమ్మిది సున్నా తొమ్మిది రెండు వేల ఇరవై ఇరవై నాలుగు పది రెండు వేల ఆరు పద్నాలుగు సున్నా ఒకటి రెండు వేల ఇరవై ఒకటి పద్దెనిమిది పన్నెండు రెండువేల పదమూడు